మా గ్రామంలో కుటుంబాల మధ్య గానీ కుటుంభంలో అన్నదమ్ముల మధ్య గానీ తరచుగా గొడవలు చూస్తూ ఉంటాము అవి ఏ కారణంగా అయినా అయ్యుండచ్చు లైక్ ఇప్పుడు భూ సమస్యలు గానీ ఇళ్ల సమస్యలు గానీ ఆస్తుల ప అంటే విభజించే సమస్య సమస్యల్లో గానీ అయుండచ్చు వాటిని చాలా అంటే దూరం తీసుకువెళ్తారు లైక్ అంటే అన్నదమ్ములు అంటే ఎవరు ఒక ఒప్పందానికి రాకుండా గొడవలు పడటం గానీ దానికి తోడు పిల్లలు జాయిన్ అయి అంటే తోడయ్యి వాళ్ళలో వాళ్ళు ద్వేషించుకోవడం కోప్పడము అలా అవుతూ వస్తుంటాయి అలాంటి గొడవలు జరిగినప్పుడు ఇంటి పెద్దగాని లేకపోతే ఊరు పెద్దలు కూర్చుని ఒక పంచాయతీలాగ గ్రామపంచాయతీ లాగా కూర్చుని ఒక చోట కూర్చొని దానికి తగిన న్యాయం చేసి అంటే ఎవరికి ఏంటి ఎన్ని అంటే విభజించే పనులు కూర్చొని వాళ్లకి తగిన తగిన న్యాయం చేసి ఆ గొడవని తగ్గిస్తారు ఇటీవల నాకు తెలిసిన మా బాబాయ్ పిల్లలు మా బాబాయ్ కొడుకులు అంటే మా అన్నయ్య అన్నయ్య వాళ్ళిద్దరు అదే భూ భూమి పంచుకునే స సమయంలో వాళ్ళకి వివాద గొడవలు వచ్చి అలాగే చాలా ద్వేషంగా తిట్టుకోవడం లాంటివి చేసుకున్నారు అలాంటి సమయంలో మా ఊరి పెద్దలు వచ్చి వాళ్లకి సర్ది చెప్పి వాళ్లకు తగిన తగిన భూమి ఇరువురికి సమానంగా పంచి వాళ్లకెలాంటి సమస్యలు లేకుండా చేసి ఇద్దరు తృప్తి చెందేలాగా విభజించి వాళ్లలో వాళ్లలో ఉన్న ప్రాబ్లంని సమస్యని చాలా చక్కగా తీ తీర్చేసే వారు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ప స సమస్య పరిష్కారమైంది